మా ప్రాంతంలో గంగా గోదావరి కృష్ణా నర్మదా వంటి నదులు ఉన్నాయి వాటి నీటిని ఎలా ఉపయోగిస్తారు అంటే కొంత మంది పంటపొలాలకు కొంత మంది చేపల చెరువులకు అలా ఆనకట్టలుగా కట్టి నదులను అక్కడ నీళ్ళని నిలువ ఉంచి ప్రజలకు అవసరం ఉన్నప్పుడు నీటిని వదులుతారు అన్నమాట అట్లా వదలడం వల్ల ప్రజలు వాటిని ఉపయోగించుకుంటారు ఎప్పుడు వా వర్షం పడదు కాబట్టి వర్షం పడని సమయంలో ఇలా నదులు ఉపయోగపడతాయి అన్నమాట ఆనకట్టలు కట్టడానికి ముఖ్యమైన రీజన్ ఏందంటే ఇలా ప్రజలకు ఉపయోగపడాలని